ఈ ప్రశ్న నిజంగా అద్భుతమైంది లోతైనది మనం అనుభవించే ప్రత్యేక క్షణాలని గుర్తింపును అది గుర్తు చేస్తుంది అది మనకు అప్పట్లో సాధారణంగా అనిపించిన రాను రాను అది మనకు ఒక లోతైన అర్థాన్ని తెలియజేస్తుంది చాలామందికి ఇలాంటివి కలుగుతు ఉంటాయి నాకు ఒక చెట్టు గురించి ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటున్నాను చిన్నప్పుడు గీసిన చెట్టు ఆకులు కాండం కొండ పైన నిలిచి నిలబడిన ఉన్నట్టు ఉండి ఆ పైన దానికి ఒక సూర్యుడి సూర్యోదయాన్ని వేస్తు అది సాధారణ చిత్రం మనకు అనిపిస్తుంది కానీ సంవత్సరాలు గడిచినా కొద్ధి ఆ చిత్రం చూసినప్పుడు నాకు ఒక స్వేచ్ఛను ఎదుగుదలను చిన్ననాటి గ్రామాన్ని తల్లిదండ్రుల యొక్క ప్రేమను అది ఎప్పుడు గుర్తు చేస్తు ఉంటుంది ఇలాంటివి సాధారణంగా గీసినప్పుడు నా జీవితంలో భావోద్వేగాలు గుర్తు చేసుకుంటు దాన్ని ప్రతి రూపంగా నా మనసులో ముద్రించిపోయాయి మీరు కూడా ఇలాంటివి ఏవైనా గీసుంటే నా బాల్యము నేను గీసిన నా కుటుంబ చిత్రము ఏదైనా భావోద్వేశాలు గీసిన కళల బొమ్మలు కావచ్చు దాన్ని వెనక ఉన్న కథ చిత్రాన్ని కలిపితే ఆ అర్థాలని అవి గుర్తు చేస్తూ లోతైన అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది